ఆధునిక నృత్య శైలులు మరియు యువత ఆకర్షణ ఈ రోజుల్లో యువత ఆధునిక నృత్య శైలులను ఎక్కువగా ఇష్టపడుతున్నారు ముఖ్యంగా హిప్ హాప్ కాంటెంపరరీ బ్రేక్డాన్స్ కేప్ ఆప్ బాలీవుడ్ మరియు అర్బన్ డాన్స్ వంటి శైలులు యువతలను ఆకర్షిస్తున్నాయి వీటి ప్రాచుర్యం పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి యువతకు ఆధునిక నృత్యం మీద ఆకర్షణకు కారణాలు గ్లోబలైజేషన్ ప్రభావం పాశ్చాత్య దేశాలు కొరియా మరియు ఇతర దేశాల నృత్య శైలులు ఇంటర్నెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతుంది సినిమాలు మరియు మ్యూజిక్ వీడియోలు బాలీవుడ్ టాలీవుడ్ మరియు హాలీవుడ్ సినిమాలు ఆధునిక నృత్యానికి పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నారు సోషల్ మీడియా ప్రభావం యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ వంటి యువతను కొత్త డ్యాన్సుల వైపు అప్రోచ్ చేయడానికి ప్రేరేపిస్తున్నారు ఫిట్నెస్ అండ్ స్టైల్స్ ఆధునిక నృత్యం శరీర దృఢత్వాన్ని పెంచేడం ఫిట్ ఫిట్నెస్ మెరుగుపరచడం మరియు స్టైల్గా కనిపించడానికి సహాయపడుతుంది వ్యక్తిత్వ వ్యక్తీకరణ కాంటెంపరీ మరియు హిప్ హాప్ డ్యాన్స్ ద్వారా భావోద్వేగాలు బలంగా వ్యక్తి వ్యక్తీకరించబడవచ్చు నృత్యాన్ని ఎక్కువగా నేర్చుకోవాలి అనుకుంటున్నారా డ్యాన్స్ అకాడమీ యువత ప్రొష్ ప్రొఫెషనల్ డ్యాన్స్ యువత ప్రొఫెషనల్ డ్యాన్స్ డ్యాన్స్ ఆన్లైన్ కోర్సు యూట్యూబ్ ట్యూటోరియల్ స్టేషన్ వీడియోలు ఛాలెంజెస్ క్లబ్బులు మరియు కమెంట్రీస్ గ్రూపులు